లైక్ నీళ్ళు ఉప్పొంగి రావడం కానీ ఇంకేమన్నా కొట్టుకుపోవడం కానీ అలలు ఎక్కువ రావడం కానీ ఇటువంటి వాటిలో కూడా పడతారు ఎందుకంటే వాళ్ళక్ వాళ్ళకు వృత్తి అది వాళ్ళు ధర్మకోల్ షీట్లను పడవలాగా చేసుకొని లోపలకి పోయి పట్టే అంత సామర్థ్యంతో ఉంటారు వాళ్ళు ఎందుకంటే బెస్తోళ్ళు అందుకే ఆలా ఉంటుంది వాళ్ళకు నేను ఎప్పుడు ఎదుర్కోలేదు కానీ మా దోస్తులు వాళ్ళు వీళ్ళు పడుతూ ఉంటే నేను చూసాను ఇబ్బందికర పరిస్తితిలో ఎలా నిర్వహించుకుంటారు అంటే వాళ్ళు ఒకవేళ నీళ్ళలో ములిగిపోయినా కాని వాళ్ళకు మళ్ళీ ఈదుకుంటూ ఈతకి ఈత కొట్టుకుంటూ ఒడ్డు దాకా వచ్చే అంత సత్తా వాళ్ళకు ఉంటుంది